నమస్తే సార్ నాకు ఒక ప్లేటు భోజనం పార్సిల్ చేయగలరా ఆ పార్సెల్తో పాటు తినడానికి వీలుగా ఉండేటువంటి వాడి పాడేసే పళ్ళాలు ఫోర్కులు చెంచాలు కూడా పంపించండి ఎందుకంటే మా దగ్గర తినడానికి వీలుపడే పళ్ళాలు ఫోర్క్లు చెంచాలు మొదలగునవి ఏమీ లేవు కావున మీరు మేము ఆర్డర్ చేసినటువంటి భోజనంతో పాటుగా వాడి పాడేసే పళ్ళాలు ఫోర్క్లు చెంచాలు కూడా ఆ ఆర్డర్తో పాటు పంపించగలరు